మీకు ఇష్టమైన టూరు ఏంటి నాకిష్టమైన టూరంటే అండి నాకు లంబసింగి అంటే చాలా ఇష్టం అది చలికాలంలో వెళ్లడమంటే చాలా ఇష్టం ఎందుకంటే లంబసింగిలో కాఫీ తోటలు కానీ అక్కడున్న క్లైమేట్ కానీ మంచు కురవడం కానీ ఇవన్నీ హైలెట్ అండి చాలా బాగుంటుంది ఎందుకంటే మన ఇండియాలో అది ఆంధ్రప్రదేశ్లో అది కొంచెం దూరం వైజాగ్ దూరంలో ఉన్న నర్సీపట్నంకి కొంచెం దూరమనమాట లంబసింగి చాలా బావుంటది ఫస్టయితే నేనంత త్రిల్ అనుకోలేదు నేను ఇంత బాగుంటాదనైతే నేనైతే అసలనుకోలేదు కానీ లంబసింగి వెళ్ళినప్పుడు ఆశ్చర్య పొయినా నిజంగా చాలా బాగుంది నేనంటే ఎప్పుడూ వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నా కానీ వెళ్ళలేదు కానీ వెళ్ళినప్పుడు ఆ స్టార్టింగ్ స్టార్టింగే అక్కడ ఫుడ్ కూడా బాగుంది ఎందుకంటే అక్కడ ఫుడ్ ఎలా వండుతారంటే ఆకుల్లో పెట్టి ఇడ్లీ వండడం రాగిడ్లీ వండడం మినపిడ్లీ ఇవన్నీ హైలెట్ అండి ఇంక కాఫీ అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు ఏక్ ధమ్ మాట సూపరింక హైదరాబాద్ టీ అంటారుకదా చాయ్ అట్లా ఉంది చాలా బాగుంది ప్రతీ ఒక్కరు టేస్ట్ చేయాలని అనుకుంటారు కానీ నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట అక్కడికెళ్ళినప్పుడు ఇంక వ అక్కడున్న రిసార్ట్స్ గానీ వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి నేననుకున్నాను మన ఇండియాలో అది ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచి ప్లేస్ ఉందా అననుకున్నాను నిజంగా చాలా ఆశ్చర్యపడిపోయాను అంత ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ ప్లేస్ అయితే కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది ఫొటో షూట్లికి చాలా మంది వన భోజనాలికి చాలా మంది పెళ్ళైన కొత్త జంటలు అక్కడ చూడటానికి ప్రదర్శనా స్థలమనమాట చాలా బావుంది నేనైతే నేను మా ఫ్యామిలీ మొత్తమెళ్ళాము నేను మా డాడీ అన్నయ్య అందరమెళ్ళాము వెళ్లి మొత్తమంతా వాటర్ ఫాల్సు మొత్తం రిసార్ట్సు మొత్తం కాఫీ తోటలు అన్నీ అక్కడున్న ఫుడ్లు టేస్ట్ చేసాము మొత్తమన్నీ చూసి ఆయన్నీ ఎంజాయ్ చేసి వచ్చామాట కానీ నా లైఫ్లో నచ్చిన టూరు అంటే లంబసింగి టూరే అంత బాగా నేను ఆకర్షించబడ్డాను నిజంగా జోకైతే కాదు కానీ చాలా అయితే చాలా బాగుంది సో ఎవరైనా వెళ్లి చూడాలనుకుంటే కానీ బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తున్నాను చాలా బాగుంది